ఈరోజుల్లో హాస్పిటల్లో రాసిచ్చిన మందులు వెతకడం అనేది చాలా సులువు అయింది మందులు ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతున్నాయి మన దగ్గరి క్లినిక్ పక్కనే మందుల షాప్ ఉంటుంది ఇప్పుడు కొత్తగా ఆన్లైన్లో మందుల షాపులు ఎక్కడ ఉన్నాయా అని వెతుక్కోవడం బుక్ చేసుకోవడం ఈజీగా అనిపిస్తుంది ఎందుకంటే ఆరోగ్యకరమైన అవసరాన్ని తీర్చుకోవడానికి ఈ ఆన్లైన్ చాలా ఉపయోగపడుతుంది మన దగ్గరలో ఉన్న మందులు దుకాణాన్ని వెతకడంలోనూ మనకి కావాల్సిన మందులను వెతికి చూపించడంలోనూ అవి దేనికి ఉపయోగపడతాయో కూడా ఈ మధ్య ఆన్లైన్ కా చక్కగా వివరిస్తుంది ఇలాంటి సాంకేతికత వల్ల ప్రజల ఎంతగానో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇదివరికి మందులంటే తీసుకురావాలంటే ఎక్కడెక్కడికో వెళ్ళీ చూడాల్సి వచ్చేది ఇప్పుడు మాత్రం చక్కగా ఫోన్లో మన దగ్గరలోని మందుల దుకాణం ఎక్కడా అని కొట్టంగానే చక్కగా చూపెడుతుంది అలాగే మందులు కూడా దొరుకుతున్నాయి దీనికి ఆన్లైన్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ సాంకేతికత వల్ల మనం ఎంతగానో అభివృద్ధి చెందామనిపిస్తుంది